సార్ నమస్తే సార్ ఇండిగో ఎయిర్లైన్సా

సార్ నా పేరు కరుముల్లా సార్ సార్ నేను మరి ముందు టికెట్ బుక్ చేసుకున్నాను సార్ విజయవాడ నుంచి హైదరాబాద్ సార్

అదే సార్ మూడు సీట్లు ఉన్నాయి అన్నారు ముందు ప్రక్క మ వెనుక క ప్రక్క ఒకటి ఉందా మూడు సీట్లు ఉంది అన్నారు

ఓకే సార్ సార్ నేను బైపాస్ సర్జరీ చేసుకోనున్నాను వెనక సీట్ విప్పకూడదు

సార్

ఐ రిక్వెస్టడ్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు సార్ ముందు

ముందు కూర్చోలేను సార్

సార్ వెనక భాగం వెనక ప్రక్క ఉంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుందని సార్

బైపాస్ సర్జరీ చేసి ఉంది సార్ అందుకని

సరే సార్